నేను సాంప్రదాయపరంగా ఏమీ వంటలు చేశానంటే బెల్లప్పాలు చేశాను ఆ బెల్లపు పాలు అనేది అమ్మమ్మాళ్ళ కాలంలో ఎక్కువగా చేసేవారు కాబట్టి అమ్మమ్మల కాలంలోని బెల్లప్పాలను మా అమ్మమ్మ దగ్గర అడిగి చేశాను వాళ్ళ వెనుకటి కాలంలో యాలక్కులు అవి మిర్యాలు లాంటివి బెల్లం అలాంటివి కలిపి బెల్లప్పాలు చేసేవారు అవి సాంస్కృతిక సాంప్రదాయ పద్ధతిలో వెనకటి కాలంలోగా ఆ వంటకాలను అన్నీ కలిపి చేశాను అంతే కాకుండా మిశ్రమ వంటకాలంటే ఇప్పుడు వెజ్ కర్రీ వెజ్ కర్రీలో అన్ని రకాల కూరగాయలు కలిపి చేశాను ఒకటి ఆలుగడ్డ ఇంకోటి క్యాబేజీ క్యాప్సికం అన్ని రకాల టమాటో చిల్లి ఇంకా అన్నీ రకాల కూరగాయలు కలిపి మిశ్రమ వంటకం చేశాను అంతేకాకుండా మళ్ళీ ఇప్పుడు చికెన్లోని నీర్ పరోటా వేసి ఇంకా క్యాప్సికము ఇంకా పన్నీరు ఇలాంటివి అన్నీ రకాలు వాడి రకరకాల మిశ్రమాన్ని అన్నీ రకాల వంటలు కలిపి మిశ్రమ వంటను ప్రయోగం చేశాను చాలాసార్లు ప్రయోగాలు చేశాను కానీ అవి తినడానికి అంత రుచిగా లేవు ఎప్పుడు సింగిల్ వంటకమే మంచిగా ఉంటుంది తినడానికి మిశ్రకమ వంటకాలనేది అంత రుచికి తగ్గట్టుగా ఉండవు సాంస్కృతి సంప్రదాయం విధంగా చేసిన వంటకాలు చాలా రుచిగా ఉంటాయి ఎందుకంటే అవి మనం పాత పద్ధతిలో చేస్తాం కాబట్టి అవి తినడానికి రుచిగా ఉంటాయి